నేనైతే మా ఇంట్లో చాలా రకమైన పాత్రలు వాడతాను నాకు తెలిసి ఎవ్వరైనా వాడతారు అనుకుంటున్నాను అంటే మీరు కూడా వాడతారు ఇట్లా అన్నం వండడానికి వాడతారు ఇంకా కూర కూర చేస్కోడానికి కొన్ని పాత్రలు వాడతారు అన్ని వేరే వేరే గిన్నెలు వాడతారు కదా అండి ఇంకా అంటే ఫ్రై అంటే వేన్పుడికి కూడా ఒక రకమైన గిన్నె గిన్నె ఉంటుంది కదా అండి కొన్ని పాత్రలు వెరైటీగా అలాంటి అట్లా యూస్ చేశాను ఇంకా చారు చారు చేస్కోడానికి కూడా కొన్ని పాత్రలు ఉంటాయి అట్లా మీరు మీకు కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఇంకా గరిటలంటే మా ఇంట్లో అయితే నేనైతే ఫస్ట్ అయితే అన్నం వండడానికి ఒక గంట వాడుతా అండి అది కొంచెం సాపుగా ఇట్ల ఉంటుంది కదండీ అన్న అన్నం వండడానికి ఒక గంటే ఉంటుంది అలాంటి ఆ గంటేతోనే వాడతాను ఖచ్చితంగా ఇట్లా చిన్నచిన్న గంటెలతోని అయితే వాడరాదు అది కొంచెం మంచిగా మంచిగా ఏమంటారు కొంచెం వెడల్పుగా ఇట్ల ఉంటుందండి అది మాత్రం అన్నానికి వాడతానండి అన్నం వండేటప్పుడు ఎవరికైనా అన్నం వండి వడ్డిచ్చేటప్పుడు ఇట్లా అట్లాంటివి వాడతానండి ఇంకా ఇంకా గరిటలంటే ఇక్ ఇవ్ ఒక ఒకవేళ మనం ఏదన్నా ఫ్రై చెయ్యాలన్నా కూడా కొంచెం చిన్నగా ఉండి కొంచెం వెడల్పుగా ఉండి అలాంటి అన్ అలాంటి గరిటలు వాడతామండి ఎప్పుడైనా మనం చారు చెయ్యాలంటే కొంచెం ఒక గుండ్రంగా ఉండి కొంచెం లోతుగా ఉండి అలాంటి గర్ గం గంటలు యూస్ చేస్తాం కదండీ మనమైతే నాకు తెలిసినంతవరకైతే మేము మా ఇంట్లో అయితే నేను ఇలాంటి గ గంటలే యూస్ చేస్తాను ఇంకా చెప్పాలంటే ఏమన్న తినాలన్నా కూడా ఏమన్న ఇట్లా అంటే ఏమన్నా మేము రుచికరమైన మిఠాయిలు ఏమన్న వేసుకున్నా కూడా మేమైతే ఒక చిన్న చిన్న స్పూన్ ఏమంటారు చిన్న గ గంటలు ఉంటాయనమాట ఆ చిన్న గంటెలతోనే తింటాము ఇంకా ఎప్పుడన్నా మేము చాయ్ తాగిన చాయ్లో అప్పాలు వేసుకున్నా తిన్నా కూడా చిన్న గంటెలు ఉంటాయి కదండీ అలాంటి గంటలు మాత్రమే అలాంటి దాంతోనే మేము అంటే గ గరిటలు అంటేనేమో ఏమంటారు అన్నానికి కూరలకి చారులకి అట్ల పప్పు వేస్కోడానికి అలాంటి దాంట్లోకి యూస్ చేస్కుంటాం చంచలు చంచాలంటే ఉంటాయి కదండీ చెంచలు చెంచాలు అంటారు కదండీ అవి మాత్రం ఇట్లా చాయ్ తాగేటప్పుడు ఏమన్నా ఇట్లా సేమియా అట్లాంటివి ఉంటాయి కదా అలాంటివి చేస్కున్నప్పుడు చిన్న చిన్న స్వీట్ మిఠాయిలు ఏమన్న చేసుకున్నప్పుడు చెంచాలతోని తింటామండి చాకులైతే చాకులు చాకులు విషయానికి వస్తే మాత్రం మేమైతే కూరగాయలు కోసేటప్పుడు చాకు యూస్ చేస్తామండి ఇప్పుడు ఒకవేళ మే అంటే మేము సపరేట్ సపరేట్గా అంటే కొంచెం వెరైటీ వెరైటీగా ఒక రెండు రెండు చా ఒకటి పెద్ద చాకు ఉంటదండి ఒకటేమో చిన్నది ఉంటదండి ఎందుకంటే పెద్దది ఎందుకంటే ఏమన్న ఇట్లా పుప్పడి పండు ఇట్లా పెద్ద పెద్దయి ఏమన్న ఉంటాయి కదండి ఇట్లా ఏమంటారు కొబ్బరికాయలు అలాంటివి మనం తాగాలనిపించినప్పుడు అంటే కా అంటే చేస్కొని తీస్కొని తినడానికి అందుకు నేను పె పెద్దది వాడుతామండి చిన్న చాకులు ఏందంటే కొంచెం కూరగాయలు కొయ్యడానికి చిన్న చిన్న కూరగాయలు ఉంటాయి కదండి బెండకాయలు దొండకాయలు అలాంటివి కాకపోతే నేను ఉల్లిగడ్డకి ఉల్లిగడ్డకి కొంచెం వెరైటీ వెరైటీగా వెరైటీ చాకులు వాడతా వెరైటీ చాకు వాడతానండి ఎందుకంటే కూరగా అంటే ఎప్పుడైనా ఉల్లిగడ్డ కోసినప్పుడు నాకు కొంచెం స్మెల్ రావడం ఇట్లా జరుగుతుంది అంటే మనం ఎంత కడుక్కున్నా కూడా కొంచెం స్మెల్ వస్తుందండి అందుకే దానికి కూడా ఒక సపరేట్ చాకు అనమాట ఈ ఇట్లా అయితే నేను ఖచ్చితంగా గరిటలైతే ఇంకా మనం ఏమో అంటే చికెన్ బిర్యాని చేసేటప్పుడు కూడా మనం కొంచం పెద్ద గంటె వాడుతాం అండి ఇట్లా బిర్యాని చేసేటప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా చెంచాలవి చెంచాలకు వచ్చేసరికి అయితే మనం ఏమంటారు సేమ్యా ఇట్లా చేస్కుంటాం కదండి అవి తినేటప్పుడు కూడా చిన్న చిన్న చెంచాలు ఉంటాయండి మీకు కూడా తెలుసు అనుకుంటా ఆ చెంచాలు ఎట్లా ఉంటాయో ఆ చెంచాలు యూస్ చేస్తాం ఇంక ఇంక చాకులండి చాకులు మనము మన ఒకవే పెద్ద పెద్ద చాకులు కూడా ఉంటాయి తెలుసా అండి మీకు అంటే చికెన్ చికెన్ ఇట్లా కట్ చెయ్యడానికి మటన్ అంటే మటన్ కట్ చెయ్యడానికి కూడా కొంచెం పెద్ద చాకులు ఉంటాయండి అవి అవి చాలా పెద్దగా ఉంటాయండి ఇట్లా ఏమంటారు ఇనప రాయితోని ఇట్లా ఉంటాయి కదండి ఈ ఈ చాకులేమో కొంచెం అంటే నేను కూరగాయలకి యూస్ చేసే చాకులేమో కొంచెం చిన్నగా కొంచెం సిల్వర్ కలర్ల అట్లుంటాయి అంటే కొంచెం తెల్ల తెల్లగా అట్లుంటాయండి ఇవి ఒకవేళ మనం చికెన్ అవి ఉంటాయి కదండి కోడి కూర ఇలాంటివి అలాంటివైతే మనం కట్ చేస్కోవడానికి అయితే పెద్ద ఇనపతోని ఉంటాయి కదండి అలాంటియి వాడతామండి నాకు తెలిసినంతవరకైతే గర్ గరిటలు చెంచాలు ఇవైతే మా ఇంట్లో చాలా ఉంటాయండి కొన్నేమో కొంచెం ముళ్ళుల లెక్క ఉంటాయి కదండి ముళ్ళుల లెక్క కూడా ఒక చెంచా ఉంటుంది మీకు తెలుసా అండి అవి ఇట్లా పేగులు పేగులు నూడిల్స్లు మ్యాగీలు ఉంటాయి తెలుసా అండి మీకు అవి తినడానికి బాగా ఉపయోగపడతాయండి అవి అవి కూడా మేము వాడతామండి ఎప్పుడైనా ఓ మ్యాగీ ఇట్లా నూడిల్స్ అట్ల చేస్కున్నప్పుడు బాగా ఉపయోగపడతాదండి నాకు తెలిసినంతవరకు అయితే మా ఇంట్లో అయితే ఈ ఇలాంటి రకమైనవి అయితే ఉన్నాయి ఇంకా కొన్ని ఇట్లా కొన్ని ఇట్లా ఈ ఇట్లా గీకేవి ఉంటాయి కదండి గీకేవి కూడా మనం వాడతామండి అంటే ఏదన్నా క్యారెట్ పొట్టు గీకడం క్యాబేజీ పొట్టు అంటే క్యాబేజీ పొట్టు కాదండి ఇట్లా యాపిల్ అంటే మనం షే షేపును ఇట్లా తింటాం కదండి అట్లా పండ్లు తిన్నప్పుడు ఏమన్నా గీక్కోడానికి కూడా ఒకటి ఉంటుందండి అట్లా గీకడానికి ఈ ఈ విధ చాలా ఉంటాయండి చాలా అంటే చాలా రకాలమైన చంచాలు చాకులు గంటెలు పాత్రలంటే ఇక ఏముంటాయండి పాత్రలు అంటే గిన్నెలు ఏమంటారు ఆ వం వంట చేసేది ఇంకా కూర చేసేది ఇలాంటివి ఉంటాయండి నాకు తెలిసినంతవరకైతే ఇంతే అండి ఇంకా ఇంకా ఇంకా చెప్పాలంటే అంటే కొన్ని ఊరులలో అయితే అంటే మనం చారు చేస్కోవడానికి కొంచెం ఇట్లా చింతపండు పిసకడానికి కూడా ఒక గిన్నె ఉంటుంది మీకు తెలుసా అండి అన్ని ఇట్లా బొక్కలు బొక్కలు ఉండి అంటే అందులో నుంచి మంచిగా ఫ్రెష్గా పచ్చిపులుసు ఇట్లా పడడం అట్లా అంటే పచ్చిపులుసు కాదండి అది చింతపండు రసం ర క్లారిటీగా మ అంటే మంచిగా ని శుభ్రంగా అది మంచిగా పడుతుందండి నాకు తెలిసినంతవరకు అయితే అలాంటి గిన్నెలు ఇంకా చాలా రకమైన చాలా రకమైన పా పా పాత్రలుంటాయండి మ మేమైతే నేనైతే వాడేవైతే ఇలాంటి గంటెలే ఇలాంటి చంచలు ఇలాంటి చాకులు అంతే అండి ఇంకా